పల్లెటూర్లలో ఎక్కువుగా వారి వారి సంఘాలల్లో కబడ్డీ ఖోఖో వాలీబాల్ క్రికెట్ లాంటివి ఆడతారు వాళ్ళు ఎలా అంటే వాళ్ళ సంఘాలల్లో అందరూ పిల్లలను ఎక్కువ ప్రోత్సహించడానికి క్యాప్స్ పెడతారు గిఫ్ట్లు ఇస్తారు అవా అవార్డ్లు ఇస్తారు ఎవరు గెలిస్తే వాళ్ళకి ఒక్కొక్క అవార్డ్ ఉంటుంది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అంటూ ఉంటుంది అలా ఒక్కొక్క సంఘాలల్లో ఒక్కొక్కరు ఆడ్ ఆడతారు అలా ఊరులల్లో ఎక్కువుగా ఒక్కొక్క ఊరులల్లో కబడ్డీ ఎక్కువగా ఆడతారు ఒక్కొ ఊర్లో క్రికెట్ ఎక్కువ ఆడతారు ఒక్క ఊళ్ళో వాలీబాల్ ఆడతారు ఇలా చాలా న్యాషనల్ గేమ్స్ ఉంటాయి ఒక్కొక్కరు ఆ ఊరులల్లో నుంచి ఆడి ఎవరైతే ఎక్కువగా ఆటల్లో చురుగ్గా ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఇంక బయటకి పంపిస్తారు అంటే న్యాషనల్స్కి స్టేట్ బయట ఆ ఊరి బయట స్టేట్కి స్టేట్ ప్లేయర్లాకా ఆడడానికి పంపిస్తారు ఇంకా వాళ్ళు ఎక్కువుగా అలా క్రీడల్లో ఎక్కువుగా ఆసక్తిగా ఉన్నవాళ్ళని ఎక్కువుగా ఎంచుకుని వాళ్ళని ప్రోత్సహించడానికి చూస్తారు అందరిని చాలా బాగా ప్రోత్సహిస్తారు వారి వారి సంఘాలల్లో వారి పిల్లలను వాళ్ళ పిల్లలను అందరిని ఎక్కువుగా ముందుకు తోస్తారు వాళ్ళు ఎక్కువుగా కబడ్డీని ఆడ ఆడతారు ఆ కబడ్డీ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడూ రోజూ అంటే నెలకి వారానికి వాళ్ళ పిల్లలను వాళ్ళ పిల్లల ఆటను చూడ్డానికి ఇంకా వాళ్ళలో ఉన్న కళను చూడ్డానికి అన్ని చేస్తారు వాళ్ళు కొంతమంది ఎక్కువగా ఆడతారు అది ఇంకా గేమ్లు అంటే వాలీబాల్ కూడా ఆడతారు కొంచెం పెద్దవాళ్ళు వాలీబాల్ ఆడుకుంటారు వాళ్ళు వాళ్ళదే కట్టుకుని వాలీబాల్ ఎక్కువుగా ఆడతారు ఇంకా వాలీబాల్లల్లో కూడ బెట్టింగ్స్ ఇంకా ఒకవేళ సంఘాలల్లో ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అంటూ ఉంటుంది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ గెలిచినవాళ్ళకి బహుమతి ఇస్తారు లేకపోతే క్యాష్ ఇస్తారు ఒక్కరికి బండి ఇస్తారు క్రికెట్ ఆడినవాళ్ళకి కూడ క్రికెట్ ఏందంటే క్రికెట్ కూడా పెద్దవాళ్ళు ఆడతారు సంఘాలు ఎట్లా అంటే రెండు సంఘాలు కలిపి ఆడతాయి ఏ సంఘం గెలిస్తే ఆ సంఘంకి ఊరులల్లో కొంచెం ఎక్కువ పవర్ ఉన్నట్టు అట్లా కూడా ఉంటుంది ఊర్లల్లో వాళ్ళు వాళ్ళ సెటిల్ అంటే ఒప్పందం చేసుకుంటారు ఏ టీమ్ గెలిస్తే ఆ టీమ్కి ఇట్లా ఈ ఊళ్ళో ఇవి ఈ ఫెసిలిటీస్ ఉంటాయి ఈ సౌకర్యాలు అవి ఉంటాయో అవి చూస్తారు ఎక్కువుగా ఇంకా కబడ్డీ కూడ కబడ్డీ కూడ చిన్న పిల్లలు నుంచి మొదలవుతుంది వాళ్ళకి పండుగ అంటే పండుగలు వచ్చినా ఏమి వచ్చినా బాగుంటుంది కబడ్డి ఆంధ్ర సైడ్ అయితే సంక్రాంతి వస్తే కోడి పందాలు ఉంటాయి అవి వాళ్ళ సంఘం అలాగా ఉంటుంది సంఘ్ ఇంకా వాళ్ళ సంఘం అది దానికైతే చాలామంది ఎక్కడెక్కడనుంచో వచ్చి ఆడతారు అది ఆ ఊరులో చాలామంది కోడి పందాలు ఆడడానికి ఎక్కువగా ఊర్లో అంటే అందరికి ఎక్కువ ఇష్టంగా ఉంటుంది పెద్దవాళ్ళకి కాని ఎవరికైనా ఇంకొకటి క్రికెట్ అయితే ఊర్లల్లోనే కాదు ఇక్కడ సిటీలో అయినా సరే ఎక్కడైనా సరే వారి సంఘాలల్లో వాళ్ళు ఆ సేమ్ గేమ్ని ప్రోత్సహిస్తారు అలా ఉండాలి అంటే సంఘాలల్లో ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కనుంచో వచ్చి న్యాషనల్ లెవెల్స్ అన్నీ ఆడుతున్నారు